మనం మనం మనము అనుకున్నట్లు ఆహారం కాకపోతే కొంత మంది ఏమి చేస్తారంటే ఆ యొక్క ఆహారాన్ని బయట పడేస్తారు లేకపోతే దాన్ని కొత్తగా మళ్ళీ ఫస్ట్ నుంచి తయారు చేస్తారు కానీ నేనలా కాదు నేనిలా చేస్తానంటే ఆ కరాబు అయిన వస్తువుని ఆహారాన్ని తిరిగి దాన్ని మంచిగా సరైన పద్ధతిలో తెలివిగా దానిలో మార్పులు చేస్తాను ఏలాగ అంటే మా ఇంట్లో నాకు రియల్గా జరిగిన సంఘటన ఏంటంటే ఒకసారి నాకు మా ఇంట్లో మా రూమ్లో నేను హైదరాబాద్లో ఉంటాను మా రూమ్లో నేను కాలేజ్కి వెళ్దామని నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవుతున్నాను అప్పుడు నేను గ్యాస్ మీద రైస్ పెట్టేసి రైస్ పెట్టేసి నేను ఇక ఫ్రెషన్ అప్ కానీకి వెళ్ళాను ఫ్రెషన్ అప్ అయి నేను వచ్చేకల్లా వచ్చి చూస్తే అన్నం వెరైటీ స్మెల్ వస్తోంది ఏమైందనట్టు నేను వచ్చేకల్లా మొత్తం పొయ్యి మీద మొత్తం అదంతా ఉన్న దానిలో రైస్లో ఉన్న అన్నం మొత్తము గంజి మొత్తము పొయ్యి మీద మొత్తం పడిపోయింది మొత్తం అన్నం వచ్చేసి ఎలా అయిపోయిందంటే మెత్తగా అయిపోయింది అది తినడానికి కూడా రాకుండా పాయసం టైప్లో అయింది అలాంటప్పుడు నేనేం చేశానంటే కాలేజ్కి వెళ్ళాను వేరే మళ్ళీ కాలేజ్కి వెళ్ళి వచ్చాక దాన్నేం చేశానంటే దానితో నేను బియ్యం మురుకులు బియ్యం మురుకులు వేసాను దాన్ని అలాగా మెత్తగా తీసుకపోయి బయటికి ఎండలో కొంచెం కొంచెం బిల్లల లాగా అది వేసాను బియ్యం మురుకుల లాగా వేశాను అది ఎండిన తర్వాత సాయంత్రం అదే దాన్ని మళ్ళీ ఆయిల్లో దేవి మూరుకుల్లాగా ఇది యూస్ చేసుకొని మంచిగా తిన్నాను అలాగే ఇంకా చాలా మార్పులు చేశాను అలాగా ఎలాగ అంటే ఒకసారి నేను ఇంట్లో చికెన్ చేస్తున్నాను ఈ చికెన్ చేస్తుంటే దాంట్లో చాలా కారం ఎక్కువైంది కారం ఎక్కువైతే అలాంటప్పుడు ఏమి చేయాలి అది అందరు ఫ్రెండ్స్ మొత్తం వెయిట్ చేస్తున్నారు తినడానికి అప్పుడు నేను ఏమి చేయాలి దాన్ని చల్లేసి మళ్ళీ చేదు చేదు తీసుకు రావడానికి మళ్ళీ తీసుకొచ్చిన అయిన అప్పుడు చికెన్ కాస్ట్ వచ్చి చాలా ఎక్కువ మళ్ళీ ఆ టైంలో మనకు పైసలు కూడా లేవు మళ్ళీ ఎందుకంత అని అన్నట్టు దాన్ని పడేయడం కూడా పడేయలేదు దాంట్లో ఏం తెలివిగా ఎలా ఆలోచించానంటే చాలా కారం ఎక్కువైంది అలాంటప్పుడు నేను ఏమి చేశాను బయటికి షాప్కి వెళ్ళి ఒక టు ఫిఫ్టీ గ్రామ్స్ అఫ్ పెరుగు తీసుకొని వచ్చాను పెరుగు తీసుకొని వచ్చి ఆ చికెన్లో ఏలా చేశానంటే చికెన్ ఉడుకుతూ ఉండగానే పెరుగు మంచిగా ఆ పెరుగు మొత్తం టు ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం పెరుగు మొత్తం అందులో వేసాను వేసాను తరువాత అది చాలా అలాగే కొద్దిసేపుగా ఉడకబెట్టాను ఉడకబెట్టాను ఉడకబెట్టాక కొద్దిసేపు ఉడకబెట్టాక ఆ కారం అనేది తగ్గి పోయింది ఆ తగ్గి పోవడం వల్ల నేను అది దాన్ని తెలివిగా తెలివిగా చేసినట్టు ఇప్పుడు దానికి అంత చల్లేయలేదు మళ్ళీ దాన్ని ఏమి చేయలేదు వేడి చేయలేదు తెలివిగా నేను అలా చేశాను ఇలా చాలా మార్పులు చేసాను నేను తిండిలో ఇలా జరిగేటప్పుడు అలాగే ఇంకా చాలా చాలా ఇలాగా నాకు చాలా పరిస్థితుల్లో ఇలాగే అయింది కొన్నిసార్లు ఏమైంది నేను పులిహోర చేద్దామని అన్నం అనుకున్న అన్నం అనుకుంటే అది ఇంకా ఆ అన్నం అనుకున్నాను దాంట్లో పసుపు అన్ని వేసాక చాలా పసుపు ఐపోయింది చాలా పసుపు అంతా చాలా ఇలా ముట్టుకుంటే నా చేతికి వచ్చేస్తుంది అలాంటప్పుడు ఇక ఏం చేయాలి చల్లాలా అన్నప్పుడు ఇక అన్నం వేడి చేయద్దని నేను నిర్ణయించుకున్నాను ఆ తరువాత ఏమైంది ఇక అది పడేయకుండా ఏం చేసాను అంటే అలాగే ఆ పసుపు ఆ యొక్క పులిహోర నేనేమి చేసాను మళ్ళీ ఒక సపరేట్ బౌల్లో తీసుకొని అలాగే వేరే బౌల్లో నేను కొంచెం మళ్ళీ వేరే బౌల్ క్లీన్ చేసి రైస్ను ఒక బౌల్లోంచి వేరే బౌల్లో మళ్ళీ ఆయిల్ వేసి ఆయిల్ వేసాక కొంచెం లైట్గా కారం పొడి వేసి అది మొత్తం కొంచం ఇలా అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసాక ఇలా అన్నీ మంచిగా చేసినట్టు చేసి అప్పుడేమి చేసాను ఈ యొక్క పులిహోరను తెచ్చి మంచిగా ఆ యొక్క బౌల్లో వేసి మంచిగా మిక్స్ చేసాను మిక్స్ చేసినప్పుడు ఏమైంది ఆ పసుపు అనేది తగ్గిపోయి తగ్గిపోయాక నేనేమి చేసాను కారం ఎక్కువేయడం వల్ల కారం అన్నం లాగా ఇలా కన్వర్ట్ అయిపోయింది అప్పుడు అది కారం అన్నం లాగానే కన్వర్ట్ చేసుకొని అలాగే మళ్ళీ కారం అన్నం అంటుంటే మంచిగా టేస్ట్ ఉండదని అందులోకి ఏం చేసాను ఎగ్స్ షాప్ బయటికి వెళ్ళి ఎగ్స్ తెచ్చుకున్నాను ఎగ్స్ తెచ్చుకొని అందులో మనం ఫ్రైడ్ రైస్ చేస్తాము కదా ఫ్రైడ్ రైస్ చేసుకున్నట్టు ఒక పులిహోరను మంచి కారం అన్నం అవన్నీ మిక్స్ చేసి మొత్తం జరసేపు మిక్స్ చేసి మిక్స్ చేసాను తరువాత ఇలా చేసాక ఇలా చేసి ఎగ్స్తో మంచిగా ఇలా చేసి ఎగ్ ఫ్రైడ్ చేసాను ఇలాగా ఇలా తెలివిగా నేను మార్పులు చేశాను ఇలా చేయడం వల్ల అన్నం వేస్ట్ అవదు ఏం వేస్ట్ అవ్వకుండా మంచిగా పద్ధతిగా మనం చేసుకోవచ్చు ఇలా నా తెలివైన వంటకాలు